మా ఏరియాలో టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్లేస్ అంటే పేరుపాలెం అని ఉందండి ఆ ఏరియాకి అయితే కొంచెం జనాలు గట్రా కాస్త ఎక్కువగా వస్తా ఉంటారు అది ఒకటి అంటే మా ఏరియాలో ఉన్న పెద్ద ప్లేస్ అంటే టూరిస్ట్ ఏరియా వరకు అయితే జనరల్గా పేరుపాలెం అది అది సముద్రతీర ప్రాంతం జనాలు కూడా కాస్త ఎక్కువగానే రా రావడం జరుగుతూ ఉంటుంది అండి